హాలో మ్యాడం అండి నేను రావాలనుకుంటున్నాను మ్యాడం మ్యాడం మేము హైదరాబాదు లో ఉంటాము ఇలా కాకినాడ రావాలనుకుంటున్నాము సరే ఇలాగంటే దసరాకి మా ఫ్యామిలీ మొత్తము వెకేషను ప్లాను చేసుకున్నాము అంటే కాకినాడలో మా చుట్టాలు ఉన్నారు అలాగే రాజమండ్రిలో కూడా చుట్టాలు ఉన్నారు మాకు ఈ టెన్ డేస్ అంటే దసరా టెన్ డేసు ఇలాగా మా ఫ్యామిలీ ఇలాగా పండుగకి మీరు తిప్పుతారని అదే కాలు చేశాను మ్యాడం అవును మ్యాడం లేదు మ్యాడం అంటే మేము రాజమండ్రి ఫస్టు కాకినాడ వచ్చేస్తాం మ్యాడం కాకినాడ నుంచి అక్కడ ఇక్కడ కాకినాడలో ఫైవ్ డేసు ఉండి దాని తర్వాత రాజమండ్రి ఇంకో ఫైవ్ డేసు ఉంటాం మ్యాడం అవును మ్యాడం మ్యాడం ఒక ఆల్రడీ ఒక టెన్ మెంబర్సు వరకు ఉంటాము అవును మ్యాడం ఏసీ కూడా ఉండాలి మేడం క్యాబు లో

ఫుడ్డు ఎకామెడేషన్ గట్ట అక్కర్లేదు మ్యాడం ఎందుకంటే ఫ్యామిలీ అంతా ఎక్కడో ఉంటాము కాబట్టి ఫుడ్డు ఎకామెడేషన్ అక్కర్లేదు మ్యాడం అంటే మాకు అప్ అండ్ డౌను కి గట్ట అంటే మాకు టెంపిల్స్ కి గట్ట తిరగడానికి మాకు ఇలా కావలి మ్యాడం అంటే కారు మాకు తిరగడానికి కావాలి ఒకే మ్యాడం ఒకే మ్యాడం థ్యాంక్స్ మ్యాడం అలాగైతే పర్లేదండి ఒకే మ్యాడం ఇది నా వాట్సాప్ నంబరు ఇదేనండి మీకు హాయ్ అని మెసేజ్ పెడతాను పంపుతాను